ఈ వారంలో నేనొక ప్రయాణానికి వెళ్తున్నాను ఇది నాలుగు నుంచి ఐదు రోజులు పడుతుంది ఆ ట్రిప్పులు ఏంటంటే ఊటీ కొడైకనాల్ మరియు కోయంబత్తూర్ ప్రాంతాలు అన్నమాట ఈ ట్రిప్లు కోసం అన్నీ రకాల ప్రయాణిికా చేసుకున్నాను రవాణా హోటల్స్ బుకింగ్స్ మరియు విజిటింగ్స్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ రెడీ చేసుకున్నా అయితే నన్ను ఆందోళన పెడుతున్న విషయం ఒకటే నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ కోసం కోసం తగినంత మొబైల్ డేటా ఉందా లేదా అనే విషయం నాకు అర్థం అవటం లేదు ప్రస్తుతం నా మొబైల్ ప్లాను టూ జీ బీ డేటా మాత్రమే అందులో సగంకన్నా తక్కువ మిగిలి ఉంది ఇప్పటికీ మ్యాప్ వినియోగం వాట్సప్స్ చాటింగ్స్ గూగుల్ సర్చ్ హోటల్స్ ట్రావెల్స్ అప్లికేషన్స్ వంటి అవసరాల కోసం ప్రతిరోజు కనీసం మూడు వందల నుంచి ఐదు వందలు ఎం బి డేటా అవసర పడుతుంది ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్ వాడితే నావిగేషన్ సమయంలో బాగా డేటా ఖర్చవుతుంది కాబట్టి అలాగే ప్రయాణంలో వైఫై అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి ముందుగానే మంచి డేటా ప్లాన్ తీసుకోవడం చాలా ముఖ్యం ఈ నేపథ్యంలో నేను కొన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నా మొదటిగా నా ప్రస్తుత ప్లాన్కి అదనంగా ఒక డేటా యాడ్ ఆన్ ప్యాక్ తీసుకోవలసి వచ్చింది అనుకున్న తీసుకుందామని ఉదాహరణకు జియోలో అరవై ఒక్క రూపాయి ప్యాకుతో సిక్స్ జీ బీ డేటా వస్తుంది ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్తో ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను ఇవి నెట్ అవసరం లేకుండా పని చేస్తాయి ప్రత్యేకించి అడవి ప్రాంతాల్లో లేదా కనెక్షన్స్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బాగా ఉపయోగపడతాయి అదనంగా వాట్సప్లో మీడియా ఆటో డౌన్లోడ్స్ ఆపేసాను దీని వలన దారిలో ఫొటోసు వీడియోసు డౌన్లోడ్ కాకుండా డేటా బాగా సేవ్ అవుతుంది అలాగే వైఫై అందుబాటులో ప్రాధాన్యంగా బుక్ చేసుకు ఇలా ముందు ప్లాన్గా చేసుకుంటే ట్రిప్ సమయంలో ఎటువంటి టెన్షన్ లేకుండా పూర్తిగా ప్రయాణాన్ని ఆస్వాదించగలుగుతాం అందువలన మీ డేటా ప్లాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని రీఛార్జ్ చేసుకోండి